నేను డ్రాయింగ్ అనేది కూడా నేను హైస్కూల్లో సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను బట్ అప్పుడు నాకు పెద్దగా ఐడియా లేదు డ్రాయింగ్ గురించి బట్ ఫస్ట్ టైమ్ ట్రై చేశాను ఆ ట్రై చేసిన విధానం కూడా నేను బఫెలో బఫెలో ఇస్తే నేను గొర్రె వేసాను సో ఆ రోజు నాకు అర్ధం అయ్యింది డ్రాయింగ్ అనేది కూడా కొంచెం ఇంట్రస్ట్గా మనసు పెట్టి చేయాలని బట్ అప్పటి నుంచి కూడా తెలుసుకున్నాను డ్రాయింగు అవునా ఇలా మిస్టేక్ చేయకూడదా మనం ఏజెన్తోని గుడ్డిగా ఫాలో అయి చేయగూడదా అవును అనేది కూడా నాకు ఆరోజు ఆ రోజు అనేది ఆసక్తి వచ్చింది నాకు ఒకడు పక్కన వాళ్ళు తిడుతుంటే నాకు ఇంట్రస్ట్ వచ్చింది ఇలా కాదురా ఇలా చేయమని తిడి తి తి తిట్టారు కాబట్టి నాకు ఆ రోజు అలా ఇంట్రస్ట్ డ్రాయింగ్ అనేది కూడా ఇంట్రస్ట్ వచ్చింది నేను సెవెంత్ నుంచి స్టార్ట్ చేశాను డ్రాయింగ్ ఇప్పుడు అనేది కూడా నేను డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్గా వేయగలను